ఇప్పుడు గ్రామానికి పట్టణానికి ఉన్న ఒక పెద్ద డిసీసెస్ ఏంటంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అనేది ఎక్కువ వస్తున్నాయన్నమాట అవి అలాగే ప్లస్ మళ్లీ ఏంటంటే ఎక్కువ వచ్చినవి ఏంటంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవి మూడు అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు అంటే చిన్న పెద్ద కూడా చూడకోకుండా ఇవన్ని వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు వర్షాలు టైం కాబట్టి వర్షాలు పడిపోయి గ్రామాల్లో అయితే వాటర్ అనేది అక్కడ అలా ఉండిపోతుంది ఇక్కడ సిటీస్ లో అయితే డ్రైనేజీ అంతగా క్లీన్ చేకుండా ఉంటున్నారు కాబట్టి ఆ డ్రైనేజ్ లో ఉన్న ఒక చిన్న చిన్న పురుగులు దోమలు కుట్టడం వల్ల మనకి డెంగ్యూ మలేరియా అని వస్తున్నాయి అంటే వర్షాకాలం కాబట్టి క్లైమేట్ కూడా చేంజ్ అయ్యి మనకి హెల్త్ అనేది కొంచెం డిస్టబెన్స్ అవుతుందన్నమాట అంటే వాటర్ చేంజ్ అవడం లేకపోతే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒక వైరల్ వాటర్ వల్ల మనకి రావడం ఇలాంటివన్నీ ఒక కామన్ థింగ్ అనేది చాలా ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది మన సజెక్షన్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే మనం వాటర్ అనేది ఎక్కువ బాయిల్ చేసుకునే తాగాలి ఫుడ్ అనేది ప్రాపర్ గా కుక్ అవ్వాలి అన్నమాట మంచిగా కుక్ అవ్వాలి ఫుడ్ అనేది వాటర్ కట్ట మన దగ్గరలో ఏమన్నా అక్కడ అలా ఉండిపోతే స్టాగ్నెట్ అయిపోతే మనకి అక్కడ నుంచి ఆ వాటర్ అనేది తీసి ఎక్కడికన్నా అంటే ఏదన్నా స్లో ప్రాంతాల్లో లేకపోతే ఏదన్నా మట్టి నెలలో పిల్చేసుకుంటుంది అని అనుకుంటే మనం అలాగనే చేయాలి మన ఇంటి ముందు డ్రైనేజ్ సిస్టం ఏమన్నా ఉన్నాయి డ్రైనేజీలు కట్ట ఏమైనా ఉన్నాయి అంటే అందులో మనం బ్లీచింగ్ చల్లుకుంటే మన ఇంటి చుట్టూ బ్లీచింగ్ చల్లుకుంటే మనకి కొంచెం అనేది దోమలనేవి తగ్గుతాయి మన మస్కిటో నెట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే కొంచెం దోమలు తగ్గడం అనేవి జరుగుతాయి మన కుట్టుకుంటూ ఉంటే వాళ్ళం ఇవి ఒక సజెషన్స్ అనేవి మనం ఇవ్వగలమన్నమాట